చిన్న జంతువులు పిల్లులను మేము సాకుకున్నాం పిల్లుల సాకుకొని చిన్న పిల్లని తెచ్చుకొని ఇంట్లో సాకుకున్నాం తర్వాత అది పెద్దగా అయింది పాలు పోసినాం పెరుగుతో అన్నం పెట్టినాం మంచిగా చూసుకున్నాం మళ్ళీ తర్వాత మేము ఒక్క కుక్కని తెచ్చుకున్నాం ఆ కుక్క ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అది దాన్ని చిన్న నెల పిల్లని తెచ్చుకున్నాం నెల పిల్లని తెచ్చుకొని ఇప్పుడు సాకుకున్న నాలుగు సంవత్సరాలకు కుక్క అయింది దానికి నైటు అన్నం పెరుగన్నం పెడతాం ఇక ప్రొద్దున ప్రొద్దున అంతా పెడ్డిగ్రీ పెడ్డిగ్రీ పెడతాం ఇప్పుడైతే ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నది మంచిగా డైసి అని పిలిస్తే ఉరికి వస్తుంది మంచిగా ఉంది అది తెల్ల వైట్ కుక్క మాది బాగుంది ఇంకా ఆవులు ఆవులు మాకు ఉన్నాయి మేము మంచి ఆవులను సాకుకుంటున్నాం ఆవులు ఉన్నాయి ఆవులకు పిల్లలు పుట్టినాయి అవి ఒకటి కోళ్లు ఆయా ఒకటి ఫీమేల్ ఆయా ఇట్లా పుట్టినాయి ఈ కోళ్ళ లాగ అనేవి నాగలికి పనిచేస్తాయని ఉంచుకున్నాం ఏ ఫిమేల్లను కూడా ఉంచుకున్నాం పిల్లలు అయినందుకు ఇగ వాటిని మా గడ్డి కోసుకొచ్చుడు చిన్నప్పుడు పుట్టినాక వాటికి యనాద్రి యనాద్రి ఫస్ట్ పుట్టినాక యనాద్రి పెడతాం వాటికి నోట్లో అవి పెద్దగ అయిన కొద్ధి కొంచెం కొంచెం గడ్డి అలవాటు చేేసి ఇక పెద్దగ అయిన కొద్ది అవి వచ్చి అవే తింటాయి ఫస్ట్ ఇగ పుట్టినాక లేవడం అవి కష్టం లేపుతాం అవి డెక్కలు విరుస్తాం కాళ్ళ డెక్కలు విరిచి మేము ఇక దాన్ని లేపదానికి మంచి తుడుతాం గుడ్డ అందుకొని పుట్టినాక తుడిచి ఇక తర్వాత తర్వాత యనాద్రి పెట్టి కొద్ధి మంచిగా తింటుంది ఇక తర్వాత తర్వాత దానికి గడ్డి అలవాటు చేస్తాం గడ్డి తింటుంది పచ్చిగడ్డి పాలు ఇస్తుంది ఐదు లీటర్ల పాలు ఇస్తుంది కేంద్రానికి పోసి వస్తాం మేము అవి ఎలా అంటే అలా చాలా మంచిగా చూసుకుంటాం పశువులను తొమ్మిది నెలల తొమ్మిది నెలలు ఆ గర్బిని దా ఆవుకు తొమ్మిది నెలలు కడుపులో ఉంటుంది తొమ్మిది నెలల తర్వాత పుడుతుంది తొమ్మిది నెల తర్వాత దాన్ని ఏ రకంగా అంటే ఆ రకంగా దానికి పుట్టినాక కూడా వేడి నీళ్లుు పోస్తాం తల్లికి మంచిగా పల్లిపిండి తవుడు అన్ని పెడుతాం ఇ పచ్చిగడ్డి కోసుకు వచ్చి వేస్తాం అన్నీ బాగా చూసుకుంటాం దాన్ని